పదవ తరగతి పరీక్షలు వాయిదా వెయ్యడం వల్ల మాకు అనుభవం అయ్యే విషయాలు ఏమిటి అంటే పదవ తరగతి పరీక్షలు సమయ కరి కనిష్ట సమయానికి జరగాలి అది ఎందుకననంటే చదివిన చదువుని మర్చిపోకుండా మంచి మార్కులు సంపాదించుకునే దానికి చాలా అవకాశం ఉంటుంది మా అనుభవం సంరక్షణ సంరక్షి రక్ష రక్షించుకోవడము అలానే పరీక్షల పట్ల భయము లేదా ఉపశమనం అలాంటివి లేకుండా పరీక్ష సమయానికి పెట్టడం వల్ల ఆలోచన అనేది పెరుగుతుందే కానీ తగ్గదు ఒకవేళ పరీక్షలు వాయిదా వేస్తే చెడు అభిప్రాయాలు పెరుగుతూ ఉంటాయి అరే ఎగ్జామ్సు కొద్ది రోజులు త లేటుగా జరుగుతున్నాయి కదా మనము లేటుగా సదువుకోవచ్చులే అని వాటి పట్ల చాలా నాకు తెలిసినంతవరకు లేజీినెస్ ఏర్పడుతుంది అరే చదువుకోవచ్చు లేరా చేసేద్దాము లేరా అరే ఇప్పుడు కాకపోతే రేపు చదువుకోవచ్చు లేరా అనే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటుంది చదువు పట్ల దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతూ ఉంటుం ది దాన్లో ఉన్న విశిష్టతను మనం కోల్పోతూ ఉంటాము సమయానికి నిర్దేశించిన సమయానికి పరీక్షలు పెట్టకపోతే మానసికంగా ఆ విద్యార్థి తన యొక్క సమ సమానత్వాన్ని కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది అనేక సమస్యలు పడుతూ స చతికిల పడిపోతూ ఉంటారు అలానే యే రెండు వేల ఇరవై ఒకటిలో పదవ తరగతి మరియు పన్నెండవ తరగతి పరీక్షలు రద్దు చేయడం వల్ల వాళ్ళల్లో చాలా సంఘటనలు జరిగాయి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేదానికి దోహదపడింది అలానే నిర్దేశించిన మార్గాన్ని చేరుకోలేకపోయారు చాలా వరకు ఆందోళన చెందారు ఉపశమనం వలన పరీక్షల్లో ఒత్తిడి ణ నిమ్ నెహ్ నిస్ నిస్పర్ధతను విద్యార్థులను తన సా సాంప్రదాయ ఫార్మమెట్లలో తమ కోసము కుర్చ్ కూర్చోవలసిన అవసరం లేదని తెలిసి ఉపశమనం పొంది ఉండవచ్చు మహం మహమ్మారి యొక్క అనస్థితిని అధ్యయనం మరియు పరీక్షలనను శ సిద్ధపడటు సవాలుగా మారుతుంది వ వారిలో ఆందోళన మరోవైపుకి తెలియజేస్తుంది మర వైపుకి తీసుకొని వెళ్తుంది ఆందోళన చెందడం అంటే ఏంటి అంటే వారి యొక్క స్థితిగతులను కోల్పోతూ ఉంటారు వాళ్ళల్లో నిర్దేశించిన సమయంకి పరీక్షలు పెట్టకపోవడం వల్ల వాళ్ళకి వాళ్ళల్లో ఆందోళన చెందుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళు చాలా సమయాల్లో వాళ్ళకు ఉన్న టెన్షన్స్ని ఎక్కువ చేసేసుకుని వాళ్ళ ప్రాణాలు కూడా తీసేసుకునే దానికి కూడా ఆస్కారం ఉంటుంది